ఎనిమిది వందల ఇరవై డబ్భై ఎనిమిది వేల నాలుగు వందల పదిహేను మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎనిమిది రూపాయలు ఆరు లక్షల నలభై వేల నాలుగు వందల ముప్ఫై ఆరు తొమ్మిది లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది